నమస్తే భూమిక ట్రావెల్సేనా అండి ఓకే మేడం అంటే మేము కాకినాడ నుంచి గుంటూరు వెళ్ళాలి మేడం అంటే గుంటూరులో మీటింగ్స్ ఉన్నాయి ఎగ్జాట్గా మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఒక టెన్ మార్నింగ్ టెన్కి మేడం మార్నింగ్ టెన్ నైట్ వరకు ఇంకా త్రీ డేస్ ఉంటాము మేము అలాగే సో మా ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటున్నాము మేమందరం కూడా మా ఫ్యామిలీ వచ్చి ఒక సిక్స్ సెవెన్ లగేజ్ ఉంటుంది మేడం త్రీ డేస్ కాబట్టి ఒక అంటే సెవెన్ మెంబెర్స్ అలా ఉంటాము మేడం అంటే ఎప్పటికల్లా వెళ్ళగలం మేడం అంటే మేము మార్నింగ్ టెన్కల్లా ఎగ్జాక్ట్గా అక్కడ ఉండాలి ప్రేయర్కి కాకినాడ నుంచి గుంటూరు గుంటూరు దగ్గర మేడం మేము చెప్తాము అక్కడ ఫస్ట్ అంటే ఏ టైమింగ్స్లో వెళ్తారు అంటే మేము నైట్ ట్రావెల్ చేసి నైట్ నుంచి ట్రావెల్ చేసిన ఎగ్జాక్ట్గా అంటే ఇది ఒక ఓకే మ్యామ్ అంటే ఇది ఒక డేస్ డే పడుతుంది సంథింగ్ ఇలా మాట్లాడుతారు కదా త్రీ డేస్ అక్కడ ఉంటాము మ్యామ్ స్టే చేస్తాము అక్కడ రిటర్న్ కూడా మీరు తీసుకొస్తానంటే మీదే ఆర్డర్ చేస్తాము మీదే బుక్ చేసుకుంటాము డేకి వచ్చి ఓ అయితే మేడం మాకు ఓన్లీ తీస్ ఓకే మేడం అంటే మా అడ్రస్లన్నీ పంపిస్తాము మాకు ఈ త్వరగా వస్తే మేము స్టార్ట్ అవుతాము మేడం మళ్ళీ అక్కడ టెన్కల్లా మార్నింగ్ టెన్కల్లా అక్కడ ఉండాలి కదా మేడం అడ్రస్ అది ఓకే మేడం

మ్యామ్ ఏమైనా ఎక్స్ట్ర ట్రా ఎక్స్ట్రా ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా తీసుకుంటారా మేడం ఓకే మేడం సరే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ